నిర్మల్లో జరిగే సమస్యలు డైలీ ఏముంటాయి అంటే డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం దోమలు చాలా ఇబ్బంది పెడతాయి సో ఎక్కువ అయితే ఫీవర్లు ఆ దోమల వల్ల డెంగ్యూ మలేరియా ఇవన్నీ చాలా వస్తున్నాయి చెత్త చెత్త కూడా బాగా తయా తయారవుతుంది ఎక్కడబడితే అక్కడే పడేస్తున్నారు ఆ చెత్త పడేయడం వల్ల దోమలు వచ్చి ఇప్పుడు కుక్కలు కుక్కలపై కుట్టడం వల్ల ఆ కుక్కలకి చాలా రోగాలొస్తున్నాయి సో దానివల్ల కుక్కలకి ఎర్రి ఎర్రి ఎర్రి లేషిపోయి అందరిని కరుస్తున్నాయి సో కుక్కల వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది నిర్మల్లో సో ఇంకొకటొస్తే దోమలు దోమలు కూడా చాలా చాలా తయారవుతున్నాయి సో దానివల్ల కూడా దోమల పొగ కొట్టాలని కోరుకుంటున్నాను అలాగే చాలా అనారోగ్య అనారోగ్య ఇబ్బంది అనారోగ్య ఇబ్బంది చాలా ఎదురవుతున్నాయి సో